హలో హాయ్ గౌరీ ప్రియ హాయ్ మీరు ఎలా ఉన్నారు ఏం చేయలేదు అండి విన్నాము హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అక్కడి నుండి దాని గురించి ఉన్నామా అంటే హైదరాబాద్ దగ్గర హైదరాబాద్లో ఎక్కినామంటే చాలా మనీ తగ్గుతుంది ఎక్కడైనా అదర్ స్టేట్స్కి వెళ్ళాలంటే బెనిఫిట్స్ చాలా ఉంటాయి ట్రైన్లో వెళ్ళాలంటే కష్టం ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఒక్కటుంది తిరుపతి దగ్గర ఒక రేణిగుంటలో ఉంది ఎయిర్పోర్ట్ అది అవును మనం అదర్ స్టేట్స్కి వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి వెళ్తే చాలా మనీ అవును కానీ హైదరాబాద్ నుంచి మనం మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికన్నా వెళ్ళాలంటే రేణిగుంటలో పోవాలి మన అదర్ స్టేట్స్కి వెళ్ళాలంటే మన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలన్నా తమిళనాడుకి వెళ్ళాలన్నా తక్కువ ప్రైస్ పడుతుంది మన ఆంధ్ర నుంచి ఫస్ట్ హైదరాబాద్కి వెళ్ళాలి తర్వాత హైదరాబాద్ నుంచి వెళ్ళాలి ఒకేసారి హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి వెళ్ళడం బెటర్

తక్కువ కాస్ట్ అవుతుంది కానీ హైదరాబాద్లో ఉంది బిగ్గెస్ట్ ఎయిర్పోర్టు కష్టం అవుతుంది మన హైదరాబాద్లో ఉండేది పె బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ అదొక్కటి అది ఒకటి తెలుసు తర్వాత వేరే అదర్ స్టేట్స్లో ఉన్నాయి అదర్ కంట్రీస్లో ఉంది బెంగళూరులో ఢిల్లీలో అది ఇంకా కోస్ట్ ఎక్కువ చాలా లాంగ్ మన హైదరాబాదే పెద్దది పెద్ద ఎయిర్పోర్ట్ అం అంతే అందరూ బాగున్నారు మేము కూడా బాగానే ఉన్నాం ఇంకేం లేదు విశేషాలు ఎరోప్లేన్లో ఎక్కలేదు కానీ ఎయిర్పోర్ట్ దగ్గర చూసినాను ఏరియాస్ ఏవి గుర్తు లేవు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చి చాలా పెద్దది తిరుపతిలో అయితే చూడలేదు హైదరాబాద్లో చూసినాను అంతే ఫ్యామిలీతో పాటు చూసి బెంగుళూరులో కూడా చూడలేదు ఎప్పుడన్నా వెళ్దాం అందరూ

సరే అందరూ కలిసి పోదాం హైదరాబాద్కి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ అంతే బై